చెప్పండి మేడం నమస్తే అండీ అండి మేము ఇలా ఒక నక్లీసు ఆర్డర్ చేద్దామనుకుంటున్నామండీ అంటే అండి అంటే మామిడి పుంజులొచ్చి మీదన లక్ష్మీ దేవొస్తుంది కదండీ అలాంటిది కావాలండీ అవునండీ అయితే మీరేదన్నా మీరు చే మీరెప్పుడన్నా చేసిన ఫొటోస్ ఉంటే పెడతారా మాకు ఓకే అండి మరి చేయండీ చేసినందుకు ఎంత పడతదండి కాస్టు ఓకే అండీ ఓకే అండీ అయితే మాకు లాకెట్టు కొంచం పెద్దదొచ్చి చైన్ కూడా కొంచం మీడియం అదే లాకెట్స్ అండీ మిడిల్ లాకెట్ లాగా పక్కన ఇలా వస్తాయి కదండీ చిన్న చిన్న అవి కొంచం మీడియం సైజులో వచ్చినట్టు చూస్తారా ఒక మూడు తులాల్లో అండీ మూడు తులాల్లో కావాలండీ లాకెట్టు కొంచం పెద్ద సైజండీ చుడండి చుట్టూ వస్తాయి కదా చైన్కి ఉంటాయి కదండీ అవి మీడియం సైజు కాదండి చైన్కుంటాయి కదండీ దానికి కొంచం మీడియం సైజులో ఉంటే సరిపొద్దండి లాకెట్ మాత్రం కొంచం పెద్దది వస్తే మళ్ళి కిందన ముత్యాలు వేలాడబెట్టినట్టు పెట్టండి వస్తానండి అయితే వచ్చిన వచ్చాక కాల్ చేస్తామండి మీరు కూడా కొన్ని మోడల్సు రెడీ చేసి ఉంచండీ మేం కూడా ఓకే అండీ సరే అండీ మేం ఎదో ఒకటి సెలక్ట్ చేసుకొని మీకు ఫోన్ చేస్తామండి వస్తామండి అక్కడికి సరే అండీ ఉంటా